అక్కడికి వెళితే మన ఫ్యామిలీ పిక్నిక్ అయినా అవ్వచ్చు తిరగడానికి అవ్వచ్చు గుడిలో దండం ఏదైనా అవ్వచ్చు మహారాష్ట్ర ఒకటే దాంట్లో ఇప్పుడు పూణే ఉంది పూణేలో పూణేలో ఏముంది దగద్ శేత్ గణేష్ అని అంటారు అక్కడ ఎందుకు ఎందుకంటే దేవుడు దేవుడు దేవుడు టెంపుల్ ఉంది కాబట్టి ఎవరైనా వెళ్ళడానికి ఇష్టపడతారు అందుకే అది బాగుంటుంది ముంబై ముంబై చూడడానికి ఈ స్నో ఫాల్ అవన్నీ చూడడానికి చాలా బాగుంటుంది అందుకే అక్కడ మన కజిన్స్ ఫ్యామిలీస్ ఫ్యామిలీతో పాటు పిక్నిక్ వెళ్తే కూడా బాగుంటుంది ఇంకా ఇది ఏమంటారు కర్ణాటక కర్ణాటక కర్ణాటక దాంట్లో బెంగళూరు వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి అక్కడ కూడా గుళ్ళు అవన్నీ చాలా ఉంటాయి చూడడానికి బాగుంటుంది కర్ణాటకలో ఎక్కువ వెళితే గుళ్ళు ఉంటాయి చూడడానికి ఇలా ఒడిస్సా ఒడిస్సాలో ఒడిస్సా లో అంత అయితే నాకు ఐడియా లేదు నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి కానీ ఎప్పుడైనా ఫ్యామిలీతో పాటు టైం దొరికితే వెళ్ళచ్చు దానికైనా బాగుంటుంది మన ఫ్యామిలీ పిక్నిక్ అవ్వచ్చు తిరగడం కూడా అవ్వచ్చు లైఫ్ ఎంజాయ్మెంట్ కూడా అవ్వచ్చు అలా కూడా పాజిబుల్ ఇంకా

లైఫ్ ఎంజాయ్మెంట్ కూడా ఆడ తిరగడానికి ప్లేసెస్ చాలా ఉన్నాయి లూనావాలా ఉంది ఇంకా తర్వాత దగద్ శేత్ గణేష్ చాలా ఫేమస్ ఉంది ఆడ ముంబై ముంబైలో ఏమో ముంబైలో ఇంకా ముంబైలో ఇలాగే కొన్ని కొన్ని ఉన్నాయి చాలా చూడడానికి అందుకే మనం వెళ్ళచ్చు లేకపోతే మనాలి వెళ్ళచ్చు కజిన్స్తో పాటు వెళ్ళండి లేకపోతే ఫ్యామిలీతో పాటు వెళ్ళండి కానీ భారతదేశంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం ఎంజాయ్ చేయడానికి అందుకే దేశంలో వెళ్ళి భారతదేశంలో ఎప్పుడైనా రావచ్చు తిరగచ్చు ఎంజాయ్ చేయచ్చు వెళ్ళచ్చు మనం అందుకే భారతదేశం అంటే చాలా చాలా రాష్ట్రాలు ఉంటాయి కర్ణా కర్ణాటక ఇప్పుడు కర్ణాటక ఉంటుంది కర్ణాటకలో తిరగడానికి ఒకటే ఫేమస్ అయిన ప్లేసెస్ అక్కడ తినడానికి కూడా తిండి మనకి చాలా డిషెస్ అలాగలాగా దొరుకుతాయి అలాగలాగా దొరుకుతాయి కాబట్టి మనం ఎక్కడైనా తిరగచ్చు ఇప్పుడు అలాంటి భారతదేశంలో తమిళనాడు కూడా వస్తుంది తమిళ్ తమిళ్ అంటే ఇడ్లీ దోస ఫేమస్ కాబట్టి తమిళ్నాడులో అయితే మనం ఎప్పుడు వెళ్ళలేదు కానీ తమిళనాడు డిషెస్ మనం లంచ్ లో అయితే తినం టిఫిన్ సెంటర్స్ అయితే తమిళ్నాడు వలనే ఇప్పుడు ఇడ్లీ దోశ అంటే ఎవరైనా ఏమంటారు తమిళ్ వాళ్ళు అంటారు తమిళ్ వాళ్ళు అంటారు కాబట్టి తమిళనాడుగా తమిళనాడుకైనా వాళ్ళ చేతితోనే మనం ఎప్పుడైనా టిఫిన్ తినాలి అప్పుడు అది తమిళనాడుది ఫేమస్ అని మనం అనుకుంటాం కదా అలాగే తమిళనాడు వల్లనే ఇప్పుడు మనం హైదరాబాద్ మీరు ఎక్కడికైనా నార్మల్ వేరే గల్లీకైనా పొండి ఇప్పుడు ఆకలి అయింది అంటే

ఒకసారి ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్లేసెస్ ప్రతి రాష్ట్రంలో వెళ్ళి అన్ని రాష్ట్రం ఎంజాయ్ చేయండి